విశాఖపట్నం జిల్లాలో ఏటికొప్పాకాలో తయారు చేసే చెక్క వస్తువులు చాలా అందంగా ఉంటాయి అది సహజమైన బెండుల్తో తయారుచేస్తారు చాలా న్యాచురల్గా ఉంటాయి ఇవన్నీ కూడా విశాఖపట్నం ప్రత్యేకతలు ఇవన్నీ శిల్పారామంలో కూడా ఆ బొమ్మలన్నీ పెడుతూ చాలా మన సంస్కృతిని ఉట్టిపడేలా చేస్తాయి చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ మనకి ఈ శిల్పారామంలో పెట్టారు మన విశాఖపట్నానికి ఏటి కొప్పాల బొమ్మలే ప్రత్యేకమని చెప్పుకొనుచ్చాను థాంక్ యు